హలో ఇవి విత్తనాల షాపేనండి గన్నవరం అదేనండి మాది నల్లరేగడి నేల మోస్తారు నీళ్ళుంటాయండి ఇప్పుడు నేను అంటే మామూలు విత్తనాలేద్దామనుకుంట్నాను ఈ సీజను ఏమి వేస్తే బాగుంటుందనుకుంటున్నారు ఏవైనా నాలుగైదు రకాలుంటే చెప్పండి ఈ కాలం బట్టి వెజిటేబుల్సు వేద్దామనుకుంటున్నానండి నల్ల నేల మాది

ఇవేనా లేకపోతే ఈ భూమిలో ఉంటాయి కదండీ పంటలు అవి

సరే సరేండి సరే అయితే సాయంత్రం షాప్ దగ్గిరకొస్తాను ఉంచండి సరేనా జాగ్రత్త ఉంటాను